హలో మేడం కూర్చోండి మేడం చెప్పండి మీ అబ్బాయి గురించి ఏమి తెలుసుకోవాలి మీరు మీ పేరేంటి మీ అబ్బాయి పేరేంటి ఓకే ఆకాడమిక్సా ఏ క్లాసు ఎయిత్ క్లాసా ఓకే వాళ్ళ క్లాస్ టీచర్ని నేను పిలుస్తాను ఒకవేళ ఆ అబ్బాయి రిపోర్ట్స్ కూడా చూస్తారా కాలే స్కూల్ రిపోర్ట్స్ ఎయిత్ క్లాస్ అన్నారు కదా సెక్షన్ ఏంటి ఏమైనా గుర్తుందా మేడం బీ సెక్షనా ఓకే బీ సెక్షన్ రికార్డ్స్ నేను చెక్ చేస్తున్నాను ఆగండి ఓకే నరేష్ అకాడెమిక్స్లో బాగున్నాడు మేడం బాగానే చదువుతున్నాడు మంచి మార్క్స్ కూడా స్కోరింగ్ బాగానే చేస్తున్నాడు అన్నింటిలో మ్యాథ్స్లో కానీ సైన్స్లో కానీ బాగుంది మీ అబ్బాయిని ఇలాగె ఎంకరేజ్ చెయ్యండి మంచిగా ఉంటుంది మంచిది బాగా చదువుతున్నాడు స్కూల్స్లో స్కూల్లో మంచిగా లాస్ట్ టైమ్ సెకండ్ ర్యాంక్ వచ్చాడు కొంచెం డౌన్ అయ్యింది రీసెంట్గా బట్ పికప్ అవుతాడు లేండి మంచిగా చదువుతాడు అబ్బాయి

ఓకే ఓకే ట్యూషన్స్ అంటే మొత్తం పెట్టిస్తారా లేకపోతే ఓన్లీ సబ్జెక్ట్ రిలేటెడ్గా పెట్టిస్తారా ఓకే కొంచెం ట్యూషన్ మేము సోషి ఆ అబ్బాయికి కొంచెం సోషల్పైన వీక్ ఉన్నయి మార్క్స్ కొంచెం సోషల్లో తక్కువ వచ్చాయి ఆ సబ్జెక్ట్లో కాబట్టి కొంచెం మీరేం చెయ్యండి అంటే దాని పైన ఒక మేము కూడా ఫోకస్ చేస్తాంలేండి కానీ మీరు ట్యూషన్ పెట్టించారుగా మీ ట్యూషన్ మేడమ్కి ఆ టీచర్కి కూడా చెప్పెయ్యండి కొంచెం ఫోకస్ ఎక్కువ చెయ్యాలి సబ్జెక్ట్పైన స్కోరింగ్ కొంచెం తక్కువుంది దీనిలో కూడా మంచి స్కోరింగ్ చేస్తే మంచి బెటర్ అవుతాడు ఇంప్రూవ్ అవుతాడు ఆ అబ్బాయి

ఆ డిసిప్లిన్గా ఉంటాడు మంచిగా బిహేవియర్ కానీ మంచిగా ఉంటుంది మంచి ట్రీట్ చేస్తాడు అందరినీ బాగా చూసుకుం మంచిగా మంచిగా ఉంటాడు ఫ్రెండ్స్తోని కానీ ఏం గొడవలు పడడు వాళ్ళ టీ మీరు అంత మాట్లాడాలనుకుంటే వాళ్ళ క్లాస్ టీచర్ని అడగండి వాళ్ళ క్లాస్ టీచర్ తోటికి పంపిస్తాం మిమ్ములని కావాలంటే ఓకే అండి సరే మరీ ఇంకేమైనా కావాలంటే మళ్ళీ రండి మళ్ళీ విజిట్ కండి సరేనా సరే ఉంటా